హలో సార్ నమస్తే సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ ఎస్ సార్

మీ దగ్గర మీ లైబ్రరీలో ఏ బుక్స్ ఉంటాయి సార్ అవి మొత్తం అన్నిటి బుక్స్ ఉన్నాయా సార్ లేకపోతే ఏమైనా మిస్ అయినాయా సార్ నాకు హిస్టరీ గురించి కావాలి సార్ హిస్టరీ బుక్స్ కట్టా కావాలి సార్ నాకు అదే మన బా మన ఫస్ట్ యుద్ధం జరిగింది గట్టా జరిగింది సార్ మనది మన ప్రపంచ యుద్ధం ఫస్ట్ యుద్ధం కట్టా జరిగింది కదా సార్ మొదటి యుద్ధం రెం రెండో ప్రపంచ యుద్ధం వాటి గురించి ఇంకా ఇంకా క్షిప్తంగా తెలుసుకోవడానికి అని చెప్పేసి మీ లైబ్రరీకి వచ్చాను సార్ బట్ ఆరోజు పని ఉండి వెంబటే వెళ్లిపోయాను సార్ నేను

అదే ఆరోజు పనుండి నేను వెంటనే వెళ్లి పోయాను సార్ ప్రెజెంట్ నాకు హిస్టరీ కెమిస్ట్రీ రెండు తెలియాలి సార్ బట్ కెమిస్ట్రీ గురించి సార్ కెమిస్ట్రీ ఏముంటాయి సార్ మీ మీ లైబ్రరీ ఈ ఒక్కదాని ఈ ఒక్క దగ్గరే ఉందా సార్ లేకపోతే ఇంకా ఎక్కడైనా ఉన్నాయా సార్ మీవి ఓకే సార్

మీ లైబ్రరీ ఎన్ని గంటల నుండి ఓపెన్ ఓపెన్ చేసి ఉంటుంది సార్ మీది ఓకే సార్ ఇంకా అంతే సార్నా ప్రెజెంట్ హిస్టరీ కెమిస్ట్రీ గురించి కావాలి

నాకు వాల్యుబుల్ ఒక బుక్కా సార్ ఆ బుక్కు ప్రజెంటు

స్టార్టింగ్ మీ లైబ్రరీకి వచ్చిన వెంటనే ఏం చెయ్యాలి సార్ స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ ఏముంది సార్ ఎంత సార్ ఎంతవుద్ది సార్ మళ్ళీ ఆ బుక్స్ రిటర్న్ ఎప్పుడు ఇవ్వాలి సార్

ఎంత అవుతుంది సార్ ఆ అమౌంట్ గట్టా పే చెయ్యాలంటే స్టార్టా రేపు ఎలాగో హాలిడే అంటున్నారు కాబట్టి ఇంకా సాటర్డే వస్తాను సార్ అయితే మీ లైబ్రరీకి యు అర్ వెల్కమ్ సార్